నమస్తే సార్ అది మాకూ ఏసి ఒక్కటి కా కావాలి అండి

అదే ఇప్పుడేదో డైకిన్ అంటండి అది మా ఊర్లో మీది బాగుంటుందని అని తెలిసిన ఎలెక్ట్రిషన్ చెప్పాడండి

ఇదీగొండి డైకిను వన్ టన్ అంటండి రెండండి అదా

ఏమ్ బాగానే ఉందండి అంటే మాకు ఏమి తెలీదు కదండి ఏమో మాకు తెలీదు ఆ ఎలెక్ట్రిషన్ ఇ ఇది తీసుకుంటే బాగుంటుందన్నాడండి అదే కావాలి చెప్పండి

అంటే మేము మాదిక్కడ తాళ్ళపూడండి

సుబ్బారావు తెలుసండి ఆ రెండంతస్థుల మేడండి అయ్యో అదేం అంటే మాకు తెలీదండి ఎలెక్ట్రిషన్ ఎందుకు అంటే మాకేమో వేటిలో ఏవి పని చేస్తాయో ఏవి ఎలా ఉంటాయో మాకు తెలీదండి సర్లే వేడోచేస్తుందని ఇంకా ఎందుకులెండి మా మావోడు ఎలెక్ట్రోషను రాయించి మరీ పంపాడండి మళ్ళీ ఇప్పుడు అది తీసుకోకపోతే ఇది ఏమి అయినా అయ్యింది అనుకోండి అది బాగుచేయాను నేను అన్నాడు అనుకోండి మళ్ళి అది ఒక తలపోటు మళ్ళీ తిరుగుతూ ఉండాలి అండి

అదే అండి కాకపోతే మళ్ళి మాములుగా అయితే తీసుకొందునండి పెద్ద విషయం ఏమి కాదు తీసుకుందును కాకపోతే మరి చెప్పాడు కదండి మరి మళ్ళీ అది తీసుకోకుండా అసలే తెలిసినోడే కదండి మళ్ళీ ఎంత పడుతుంది అండి ఇంకా ఏం తగ్గదండీ

సరే అండి డబ్బులు అండి

నా పేరు మీద రాసేయండి సరే అండి సరే అండి